టెక్నాలజీ మరియు కంప్యూటర్ల గురించి కొన్ని స్కూళ్ళు నేర్ కొన్ని కోర్సులు నేర్పిస్తాయి అందులో ప్రోగ్రామింగ్ యొక్క భాష ఒకటి ప్రోగ్రామింగ్ భాషలో జావా సి ప్లస్ ప్లస్ ఇంకా మరి ఉంటాయి మనం ఉదాహరణకు తీసుకుంటే సి ప్లస్ ప్లస్ అనేది ఒక శక్తివంతమైన బహుముఖ ప్రోగ్రామింగ్ భాష ఇది ఆపరేటింగ్ సిస్టమ్స్ గేమ్ డెవలప్మెంట్ వెబ్ బ్రౌజర్లు మరియు ఇతర అధిక పనితీరు అవసరమయ్యే అప్లికేషన్ల వంటి విభిన్న రంగాలలో విస్తృతంగా ఉపయోగించబడతాయి అలాగే జావా తీసుకున్నట్టు అయితే ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ మన సైంటిఫిక్ అప్లికేషన్ గేమింగ్ అప్లికేషన్కి ఉపయోగపడతాయి